భారతదేశం ఒక అద్భుతమైన దేశం మరియు దాన్ని సౌందర్యం మరియు సంస్కృతి గురించి ప్రపంచానికి చుపించాలనుకుంటున్న అనేక విషయాలు నేను ఫోటో రూపంలో తీయాలని అకుంటున్నాను భారతదేశం యొక్క సహజ సౌందర్యం భారతదేశం అద్బుతమైన మైదానాలు పర్వతాలు అడవులు అలాగే సముద్ర తీరాలకు నిలయం నేను హిమాలయ శిఖరాలను రాజస్థాన్ యొక్క తాజ్మహల్ వంటి పురాతన చారిత్రిక కట్టడాలను మరియు గోవా యొక్క అందమైన బీచ్లను ఫోటోలు తీయాలని అకుంటున్నాను భారతదేశం యొక్క సంస్కృతిని ఒక చరిత్ర చారిత్రకంగా స శ్రీమంతమైన దేశం మరియు దాని సంస్కృతి ప్రపంచంలోని అత్యంత పురాతనమైనది అలాగే భిన్నమైనది కూడా నేను భారతదేశం యొక్క వివిధ మతాల మరియు సాంప్రదాయాలను ఫోటోలు తీయాలని అకుంటున్నాను వీటిలో హిందూ మతం ఇస్లాం జైన మతం మరియు బౌద్ధ మతాలు ఉన్నాయి అలాగే భారతీయ ప్రజల ప్రపంచంలోని అత్యంత ఆహ్లాదకరమైన మరియు దయగల ప్రజల్లో ఒకరిగా పరిగణింపబడతారు నేను భారతదేశం యొక్క వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫోటోలను తీయాలని అకుంటున్నాను వారు తమ సంస్కృతి మరియు జీవన శైలిని గూర్చి నాకు చెప్పాలనుకుంటున్నారు నేను ఈ ఫోటోలను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలతో పంచుకోవాలనుకుంటున్నాను